నాకు పాటలు వినడం చాలా ఇష్టం క్లాసికల్ సంగీతాన్ని నేను ఎక్కువగా వింటాను నాకు ఇష్టమైన గాయకులు బాలసుబ్రమణ్యం గారు గీతా మాధురి చిత్ర సునీత దేవిశ్రీ ప్రసాద్ అనే గాయకులను నేను ఎక్కువగా ఇష్టపడతాను స్థానిక సంగీతం గురించి నాకు అంతగా అవగాహన లేదు